ఆంధ్రప్రదేశ్న ఆంధ్రప్రదేశ్లో మేము తిరుపన తిరుపతి దేవస్థానాన్ని సందర్శి సందర్శించాము అక్కడ ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు చాలా చూడముచ్చటగా ఉంటాయి ఆ బ్రహ్మ దే ఆ తిరుమలేశ్వరుడు అలా పల్లకిలో వస్తూ ఉంటే చూడముచ్చటగా ఉంటుంది ఆయన్ని చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవు ఆ అందం ఆ తేజస్సు ఆ ఉత్సాహం